ఆ రోజుల్లో

ఇద్దరు అన్నదమ్ములు ఒక తమ్ముడేమో విదేశీయులు జాబ్ చేస్తూ ఉంటాడు ఆ విదేశీ జాబ్ చేస్తాయనికి అన్న కూడా జాబ్ చూస్తాడు ఆ జాబ్ చూసిన అన్నూ కూడా విదేశాలకు వెళ్ళతానికి రెడీ అయ్యి వెళ్ళిపోతాడు ఆడకి ఆడకిెళ్ళినప్పుడు ఏమైందంటే ఆయన రోజు మన సాంప్రదాయ ప్రకారం హిందువు సాంప్రదాయ ప్రకారం పొద్దున్నే మార్నింగు పూజ చేస్తాడు పూజ చేసి మామూలుగా దీపారాధన చేసి సాంబ్రాణి కడ్డీలు అవి వెలిగించేసి అడుగుని చేస్తూ ఉంటంటే అక్కడ పక్కన ఫైర్ స్టేషన్ వస్తుంది ఫైర్ ఆఫీసులో పోలీసు కాంస్టేబుల్స్ ఉంటారు పోలీసు కాంస్టేబుల్ వస్తే ఈమె వచ్చేసరికి ఇల్లు మొత్తం పొగ కమ్ముకొనిపోయింది ఎందుకు కమ్ముకపోయిందా అని ఆలోచిస్తే అక్కడ ఈయన సాంబ్రాణి పొగ వెలిగిస్తాడు సాంబ్రాణి పొగలి ఉందనే వీళ్ళు ఏమి చేశారంటే ఈ పోలీసుని ఇల్లు ఏదో కాలిపోతుందని ఆ భావనతో వాళ్ళు ఫైర్ స్టేషన్కి ఫోన్ చేసి ఫైర్ స్టేషన్ వస్తంది ఫైర్ స్టేషన్ వస్తే ఏమైందంటే అక్కడ ఇప్పుడు ఈ అన్న బైఫైర్ స్టేషన్ వచ్చిందని తమ్ముడు ఫోన్ చేస్తే తమ్ముడు ఏమి చేస్తే తమ్ముడు డైరెక్ట్ ఇంటికొచ్చి ఇంటికొచ్చి ఏమి అడిగితే ఇది సంగతి అని ఇది సంగతని వాళ్ళు చెప్తారు అలా వాళ్ళ అన్నకు చెప్తే వాళ్ళ అన్న దగ్గరికెళ్ళ ఏమి చేసంటే సంగతి అంటే అప్పుడు తమ్ముడు వాళ్ళకి వివరం చప్తాడు మా హిందూ సాంప్రదాయ ప్రకారం ఇండియాలో మేము చేసే భక్తి పూజ అది ఇక్కడ మేము చేసుకుంటున్నాము సాంప్రదాయంగా వేను అది ప్రాబ్లం ఏమీ లేదు అని చెప్తే అప్పుడు ఆ ఫైర్ స్టేస్ వెళ్ళిపోతారు అప్ప నుంచ అయినా కంటెన్ పూజ చేస్తానే ఉంటాడు అదే ఇంట్లప్పుడు మన హీరోయిన్ అంటే విశాంతి గారు హీరోగా ఇంగ్లీష్ అంటే ఆయన విదేశీ ఆయనతో ప్రేమ వ్యవహారంను నిడిపించేసి తరువాత ఇద్దరు మన ఆయన కూడా మన సాంప్రదాయ ప్రకారం నడుసుకొని మన ఇది మన ఇండియాకిచ్చి మన ఇండియాలోనే ఉంటడు కొన్నాళ్ళ పాటు అప్పుడు అది పడమటి సంధ్యా రాగం సినిమా అనేది ఒక స్టోరీ అది అంటే మన సాంప్రదాయం విదేశాల్లో కూడా మనోళ్ళు బాగా చేసుకుంటున్నారు అంటే అప్పుడు చూసిన మూమెంట్ అది బాగుంది అప్పట్లో సినిమా బాగా అలాంటి సినిమాలు కూడా బాగా మంచి రావాలని కోరుకుంటున్నాము అయితే చాలా సినిమాలు ఉన్నాయి